మన దేశంలో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఎంతో ముఖ్య పాత్ర పోషించే సంస్థలు సమాఖ్యలు ఉన్నాయి ఉదాహరణకు భారత ఒలంపిక్ సంఘం క్రీడల నిర్వహణకు కేంద్రంగా నిలుస్తుంది అలాగే క్రికెట్కు బీసిసిఐ హాకీకి హాకీ ఇండియా ఫుట్బాల్కు ఏఐఎఫ్ఎఫ్ వంటి ప్రత్యేక సంఘాలు ఉన్నాయి ఇవి ఆటగాళ్ళను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చే అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా విజయాన్ని సాధించేలా చేస్తాయి ఈ సంఘాలకు ఉన్న పాలక మండళ్ళు అంటే సజెషన్ బ్రాండ్స్ సజెషన్ బ బోర్డ్స్ ఆటగాళ్ళ అభివృద్ధికి అవసరమైన విధానాలు నిబంధనలు రూపొందిస్తాయి వాటి నాయకత్వంలో ఉన్న వ్యక్తులు లీడర్లు క్రీడాకారుల హక్కులు భవిష్యత్తుపై దృష్టి పెట్టి ఆర్థిక సాయంతో పాటు మానసిక ప్రోత్సాహం కూడా ఇస్తారు ఇలా క్రీడలు దేశ గౌరవాన్ని పెంచే దిశగా ఈ సంస్థలు సంఘాలు సమిష్టిగా పనిచేస్తాయి